నేను భవిషత్తులో పాటలు పాడే లక్ష్యాలు ఏమి పెట్టుకోలేదు కానీ నేను ఇంటి దగ్గర చిన్న చిన్న పాటలు పాడడం ఆలా సినిమా పాటలను ఫోన్లో అయినా లేదా టీవీలో వచ్చినప్పుడు వాటిని పాడుతూ ఉంటాను నాకు పాటలు అంటే ఎక్కువగా ఇష్టం కానీ నేను ఎక్కువగా పెద్ద పెద్ద స్టాజీల మీద పాడాలి అని అంత ఎప్పుడూ అనిపించలేదు చిన్నపుడు మాత్రం చాలా అనుకునేదాన్ని కానీ అది పెరిగి పెద్దగా అవుతున్నప్పుడు కొంచెం మానేసాను కానీ నాకు పాటలు వినడం అయినా పాడడం అయినా చాలా ఇష్టం